నా పేరు వెంకటేష్ నేను ఆర్కె రెస్టారెంట్ నుండి చికెన్ బిర్యాని మటన్ బిర్యానీ ఆర్డర్ చేశాను మీరు నాకు అందించవలసిన అడ్రస్ ఏమిటంటే రావులపాలెం పాత పోలీస్ స్టేషన్ దగ్గర మూడో వీధి రెండో అపార్ట్మెంట్ ఉంటుంది ఆరెంజ్ కలర్లో అపార్ట్మెంట్లో మేము ఫ్లాట్ నంబరు రెండు వందల రెండులో ఉంటాము మీకు అడ్రస్ గనక తెలియకపోయినాచో నా ఫోన్ నెంబర్ ఏమిటంటే తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు రెండు తొమ్మిది రెండు ఏడు నాలుగు నాలుగు మీరు మా ప్రాంతానికి సమీపంగా వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసిన ఎడల నేను మీ దగ్గరకు వచ్చి నా ఆహార పదార్థాలను నేను తీసుకుంటాను